ఊర్లో కాలో చెయ్యో విరిగితే అంటే మనం ఫస్ట్ అయితే వాళ్ళ పక్కనుంటే మాత్రం డాక్టర్ దగ్గరికి తిసుకువెళతాం ఫస్ట్ వాళ్ళు నొప్పి భరించాలి కాలో చెయ్యో విరిగితే చాలా నొప్పి ఉంటుంది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పట్టీ కట్టించి అంటే వాళ్ళు ఎలా ఉండాలి అవన్నీ చెప్పగలగాలి అంటే మంచిగా చూసుకోవాలి వాళ్ళని ఎందుకంటే చాలా నొప్పి ఉంటుంది కాబట్టి వాళ్ళ పక్కన ఎవరో ఒకరు ఉండాలి అంటే బాగు అయ్యేవరకి ఇంక కాలో చెయ్యో విరిగితే పద్దతి ఏంటి అనంటే అందరూ అయితే డాక్టార్లేం కాదు కాబట్టీ ఎవ్వరికీ అంత ఏం తెలియదు ఒకవేళ ఊర్లో కనక తెలిసి వుంటే మాత్రం వాళ్ళకి వచ్చిన వైద్యం ఏదో వాళ్ళు చెయ్యకలుగుతారు ఏదో ఆకుపసరైనా ఏదన్నా నూరి కట్టు కట్టడమైనా అట్లా కట్టలు తెచ్చి పసరమందు మొత్తం రాసి ఇట్లా చేతిని చేతికి ఇట్లా కట్టెకట్టి దానికి మొత్తం బట్ట చుట్టి ఇట్ల పెడతారు అంటే నాకు తెలిసిన పద్ధతి మాత్రం అదే లేదంటే తెలియకపోతే మాత్రం డా హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపెట్టాలి వాళ్ళు సిమెంట్ పట్టీ అయినా కడుతారు లేదా ఎక్కువ ఫ్రాక్చర్ అయితే మాత్రం ఇరిగింది అని తెలిస్తే ఆపరేషన్ అయినా చేస్తారు ఈ ఒక నలభై అయిదు రోజుల వరకు అయితే రెస్ట్ తీసుకోవాలి అది అయితే ము చాలా ముఖ్యం లేకపోతే కాలు చెయ్యి అంటే అది ఆషామాషి కాదు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే తర్వాత అంత మంచిగ నడువగలుగుతాం చెయ్యి కాబట్టి ఏ పని అయినా చెయ్యగలుగుతాం విరిగింది కదా అని మళ్ళీ మనకే తెలిసినట్టు ఆ చెయ్యి కాలుని ఇట్ల నడవమంటే ఉన్న ఉన్నది కూడా ఇరిగిపోతుంది మనం బాగు అయ్యే దాకా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకైనా ఇంటికాడనైనా మనం వాళ్ళు పాటి పాటించాల్సిన పద్ధతులన్నీ పాటించాలి ఇష్టమున్నట్టు చేయకూడదు అన్నట్టు ఊర్లో అయినా బయటనైనా ఎవ్వరికైనా అంతే కాలు కాలు కాలే చెయ్యి చెయ్యే కాబట్టి చికిత్స ముందు మంచిగ చూసుకోవాలి చికిత్స తర్వాత కూడా పాటించాల్సిన పద్ధతులు చాలా ఉంటాయి మందులు అయినా కానీ ఒకవేళ పసరువైద్యం అయితే అక్కడికి వెళ్ళడం అయినా కానీ అన్నీ మంచిగ చూసుకోవాలి తర్వాత కూడా మనం జాగ్రత్తలు అనేవి పాటించాలి ఇంకోసారి అలా చేయకుండా ఉండకూడదని